హలో మేడమ్ చెప్పండి ఎవరండీ అవును మేడమ్ సూరి బాబు ఏజెన్సీ అండి మీకు ఏవిధంగా సహాయపడగలను అండి ఓకేనండి అంటే మేడమ్ ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారండి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నారు అండి అప్పు మీరేలాగో విజవాడలో ఉంటున్నారు కాబట్టి మేడమ్ విజయవాడ కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిప్పుతాం మేడమ్ మీరెంతమంది ఉంటారు మేడమ్ ఓకే మేడమ్ అంటే మీతో పాటు నలుగురు అంటే మాములుగా టూర్కి ఐదుగురు అంటారు మేడమ్ ఓకే మేడమ్ టూర్కి ఐదుగురు మేడమ్ ఓకేనండి మీరు ఎన్నిరోజులుంటారు అండి మూడు రోజులండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడండి ఓకే అండి అండి క్యాబ్ అంటే మేము ఓన్లీ ఇది కా కారు అంటే ఫైవ్ సీటర్ కార్ బుక్ చేస్తా మేడమ్ అంటే మారుతి సుజుకి అలాంటివి సో ఐదు వేలు గట్టా సరిపోతుంది అది కూడా ఫైవ్ సీటర్ మేడమ్ వెనకల నలుగురు ముందర ఒకరు

సో మీక్కూడా ట్రాన్స్పోర్ట్ మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడమ్ అంటే మేము ఏం చేస్తామంటే అంటే వాళ్ళు లాస్ట్ రోజు ఒకవేళ కొంతమంది ఎయిర్పోర్ట్కి రమ్మనండి లేకపోతే రైల్వే స్టేషన్ అలా వెళ్తా వెళ్ళిపోవాలి మేడం సో మేము ఏమి చేస్తామంటే లాస్ట్ రోజు వాళ్ళకి ఏ ఏ ప్లేస్ అయితే దగ్గర్లో ఉంటుందో ఆ ప్లేస్ రైల్వే స్టేషన్లో మేము దింపుతాం మేడమ్ సో మా స్పెషాలిటీ అది మేడమ్ అంటే వాళ్ళు మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా ఇబ్బంది పడకుండా వేరే ట్యాక్సి తీయకుండా సో అల్రెడీ ఫ్రెషప్ అయిపోయి అన్ని అయిపోయి మేమక్కడ దింపేస్తాం మేడమ్ సో మీకు అలాంటి అంతే గానీ మీకు విజయవాడ లాస్ట్ రోజు ఆ విజయవాడ దగ్గరలో ఉన్నప్లేసులు తిప్పేసి మేము విజయవాడ మీకు విజయవాడలో మీరు ఎక్కడైతే దిగాలి అనుకుంటున్నారో అక్కడ డ్రాప్ చేస్తాం మేడమ్ ఓకేనండి ఓకేనండి నేను మీ మొత్తం ఈ మూడు రోజుల షెడ్యూల్ మీకు వాట్సప్ చేస్తాను నేను ఒకవేళ నచ్చితే మీకు నాకు ఓకే అని పెట్టండి ఆ యమోంట్ ఎంతవుద్ది కూడా ఏంటి అని అందులో షెడ్యూల్లోనే ఉంటుంది మేడమ్ సో డ్రైవర్కు ఎంత డీజిల్కు ఎంత అవుతుంది మొత్తం అంత షెడ్యూల్ కలిపి మేము డిటైల్గానే రాసిస్తాం మేడమ్ అదంతా మీకు ఓకే అయితే మాకు ఓకే అని మెసేజ్ పెట్టండి మేము ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్పేసికుడా మేము మళ్ళీ ఒకవేళ ఓకే అంటే ఎప్పుడు రావాలి ఏంటి అని కూడా మేము మేము మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాము ఓకే మేడమ్ థ్యాంక్యూ మేడమ్